భారతదేశం ప్రధానంగా ఐదు వాతావరణ ప్రాంతాలకు విభజించబడింది ఉత్తర భారత్దేశం ఉత్తర సేద్య ప్రాంతాలు పశ్చిమ భారతదేశం తూర్పు మరియు ఈశాన్య భారతదేశం దక్షిణ భారతదేశం ఇలా వీటిని ఐదు ప్రాంతాలగా విభజించారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఋతువులు కారణంగా వేసవి మే జూన్ చల్లగా లేదా నిమితమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో నలభై డిగ్రీల దాటే తీవ్రమైన వేడి గాలులు వీచుతాయి పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్ మరియు గుజరాత్లో ఎండ తీవ్రంగా ఉంటుంది తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు వేడి ఎక్కువగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో ముప్పై నుంచి నలభై డిగ్రీలు వెలు అవతల ఉంటుంది వేడి